హలో హలో హలో రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం ఏమైనా పద్ధతులు ఉన్నాయా అండి మేము తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాము డేట్ వచ్చేసి పద్దెనిమిది తారికు అండి

ఓకే అండి మేము సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాము సిక్స్ సిక్స్ కావాలండి మాకు ఓకే అండి ఓకే అండి ఓ ఓకే అండి ఓకే అండి చూసి ఓకే థ్యాంక్ యూ